ఆ హలో మ్యామ్ చెప్పండి ఆహా లేదు మేడం రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి మాది మ్యామ్ ప్రిన్ ప్రిన్సిపల్ హ ఎస్ మ్యామ్ ఉన్నాయి మ్యామ్ ఎల్కేజీ సీట్ ట్వేల్వ్ థౌజండ్ ఉంది సిక్స్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ ఉన్నాయి అడ్మిషన్స్ థౌజండ్ థౌజండ్ కానీ ఇంతకుముందు వేరే స్కూల్లో జాయిన్ అయి ఉన్నారా

అవునా తను అందులో నుండి ఎందుకు తీసేయాలి అనుకుంటున్నారు తనని ఓకే మ్యామ్ కానీ సిక్స్త్ క్లాస్ బాబుకి ఒక చిన్న టెస్ట్ పెట్టడం ఉంటుంది అది కంపల్సరీ మేం పాస్ చేస్తాం కానీ వాళ్ళ కంటు కొంచెం భయం ఉండాలి కదా అని మేం టెస్ట్ టెస్ట్ చేస్తాం

మ్యామ్ ఫి తగ్గిస్తాం కానీ మీరు ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ఏంటి అని తెలుసుకున్నారు అనుకో మీకు అర్థమవుతుంది మొబైల్లో ఎక్కువ అర్థం కాదు కదా అంటే అంత క్లారిటీ ఉండదు ఎన్ని స్కూల్లో స్టడీ ఎలా ఉన్నాది ఏంటి అన్ని చూసుకుని ఆ కంపల్సరీ ఇందులో వెయ్యాలి అని అంటే మీ ముందే బాబుకి టెస్ట్ పెడతాం మీకు కొంచెం చదివించడం ఉంటుంది

నైన్ టు ఫోర్ ఆ అవును ఉంది ఉంది ఎక్కడ మీది అంటే మీకు స్కూల్కి దగ్గర ఉంటే పర్లేదు దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ నుండి వాన్ ఉంది

ఓకే మ్యామ్ రేపు స్కూల్కి వచ్చి ఫి టెస్ట్ అవన్ని రేపు కంప్లీట్ చేసుకుని మార్నింగ్ నైన్ టు ఫోర్ టైమింగ్ రావచ్చు మ్యామ్ ఓకే మ్యామ్ థాంక్ యూ